ఇంకా నాకు సినిమాలో పాత్రలు ఏదైతే దుస్తులు వేసుకుంటారో నాకు కూడా వేసుకోవాలని పక్కా ఉంటుంది అలా ఏ సినిమా అనంటే మహానటి సినిమాలో సావిత్రి వేసుకున్న దుస్తులు నాకు చాలా నచ్చుతాయి అలా వేసుకున్న దుస్తులు నేను కూడా వేసుకోవాలి అని చెప్పేసి నేను మా ఇంట్లో మా అమ్మగారిని అడిగాను అలా అడిగిన తర్వాత మా అమ్మకి ఆ ఫోటోలు చూపించాను ఆ సినిమా కూడా చూయించాను అలా చూపించిన తర్వాత అవును నువ్వు కూడా వేసుకోవచ్చు నీకోసం నేను కూడా ప్రయత్నిస్తాను కుట్టడం అని చెప్పి నాకు చెప్పింది ఇలా చెప్పిన తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఎందుకని అంటే సావిత్రి లాగా నేను కూడా తయారు కావచ్చు ఆ దుస్తులు వేసుకోవచ్చు అనే తపన నాలో కలిగింది నేను దుస్తులు దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అలాగే సినిమాలో

సంతోషంతో ఉప్పొంగుతుండే ఎందుకని అంటే నన్ను చాలామంది అడుగుతున్నారు ఇవి ఎంత మంచిగా ఉంటే నన్ను అడుగుతారో అని చెప్పేసి నేను అనుకునే దాన్ని ఇంకా చెప్పాలి అని అనంటే సినిమాల్లో చాలా రకమైన దుస్తులు వేసింది మహానటి సినిమాలో సావిత్రి గారు చాలా రకమైన దుస్తులు వేసింది చాలా రకమైన పాటలకు చాలా రకమైన దుస్తులు వేసుకొని నటించింది ఆడింది పాటలకు ఆడింది ఇలా ఆడినప్పుడల్లా నటించినప్పుడల్లా నేను ఆమెలోని దుస్తులకు చాలా ఆకర్షిత అయిపోయాను ఆకర్షితమైంతమైన అయిపోయాను ఇంకా చెప్పాలి అని అనుకుంటే నేను ఇంకా రకరకమైన దుస్తులను వేసుకోవాలి ఎందుకు నేను ఎందుకు వేసుకోవద్దు అని తపన నాలో కలిగింది బయట కొనుక్కోవడం ఇబ్బంది అని అనుకుంటే మా అమ్మ నాకు కుట్టడం నేర్పించింది కుట్టడం నేర్పించడం వల్ల మా అమ్మ మా అమ్మనే కాకుండా నేను కూడా నాకు సొంతంగా నేను కుట్టుకుని నేను వేసుకోవచ్చు దుస్తులను అనే విశ్వాసం నాలో కలిగింది ఇంకా చెప్పాలి అని అనుకుంటే నేను మా అమ్మతో ఇలా చెప్పినప్పుడల్లా మా నాన్నగారు కూడా బయట కొనడం ఎందుకు అమ్మతో నేర్చుకొని నువ్వే వేసుకోవచ్చు అని మా నాన్నగారు కూడా చెప్పారు నేను కూడా సావిత్రి వేసుకున్న దుస్తులు ప్రయత్నిస్తున్నాను ఏదో ఒక రోజు నేను సావిత్రి లాగా తయారయ్యి ఫోటోలు దిగుదామని అనే తపన నాలో ఉంది నేను పక్కా అది చేసి చూపిస్తాను ఇంకా చెప్పాలి అని అనుకుంటే ఆ సావిత్రి గారు ఏ సినిమాలో నటించినా సావిత్రి గారు చాలా చక్కగా దుస్తులు ధరిస్తారు అలా ధరించినప్పుడల్లా నాలోని తపన ఇంకా ఇంకా పెరుగుతుంది ఇంకా చెప్పాలని అనుకుంటే చాలా రకమైన ఇబ్బందులు కూడా ఎదురుకున్నాను ఇంకా ఏమని అని అంటే